నమస్కారమండి నేను బంగారం పెట్టి డబ్బులు లోన్ రూపములో తీసుకోవాలని అనుకుంటున్నాను ఏ కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి అవునండి నేను మా కుమారుడు చదువు నిమిత్తము డబ్బులు కావాల్సి ఆ కావున నేను బంగారం పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను అవునండి నేను తెచ్చిన బంగారానికి ఎంత వస్తుందో చెప్తారా నాకు రెండు లక్షలు వరకు డబ్బులు కావాలి ఎందుకండీ సరే అండి బంగారం లోను పెట్టడానికి ఏం చెయ్యాలో చెప్పండి

బ్యాంక్ మేనేజర్ గారుతో కూడా కొంచెం మాట్లాడాలండి ఇప్పుడు కుదురుతుందా

సరే అండి ల రేపు రావాల్సినవన్నీ తీసుకుని ఇద్దరు సాక్షుల్ని కూడా తీసుకుని వస్తాను